గత ఒక సంవత్సర కాలంలో అంటే మనం ఇటీవల ఒడిస్సాలో జరిగిన ట్రైన్ సంఘటన నేను ఎప్పటికి మరవలేరు దాంట్లో దాదాపు వంద మందికి పైగా మరణించారని చెప్పారు అలాగే కొంత మంది మాత్రమే స్వల్ప గాయాలతో బయట పడ్డారు అదే ట్రైన్లో నా స్నేహితుడు కూడా ప్రయాణం చేశాడు వారికి ప్రమాదం జరగలేదు కాని స్వల్ప గాయాలతో ఉన్నారు ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని నేను దేవుడిని ప్రార్థిస్తాను